ఆంధ్రప్రదేశ్లో నేర్చుకోవడం పరిశోధించడం జరుగుతున్న ప్రధాన స్టెం క్షేత్రాలు విభాగాలు ఉన్నాయి అవి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్లు మరియు కంప్యూటరైజేషన్ అధ్యాయనం ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అల్గారిథం డిజైన్ ఆపరేటింగ్ సిస్టంలో కంప్యూటర్ నెట్వర్క్లు మరియు డేటా బేస్లో వంటి అంశాలు ఉన్నాయి వాటిలో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యకు ఆదీన్యం మరియు దాని అనువర్తనాలు ఇందులో పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ వంటి అంశాలు ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ యంత్రాలు రూపకల్పన తయారీ మరియు నిర్వాహణ అధ్యాయనం ఇందులో మెకానిక్స్ మెటీరియల్ సైన్స్ మరియు మ్యానుఫ్యాక్చురింగ్ ఇంజనీరింగ్ వంటి అంశాలు ఉంటాయి ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నిర్మించిన పర్యావరణం యొక్క రూపకల్పన నిర్మాణం మరియు నిర్వాహణ అధ్యయనం మరియు నిర్మాణాలు రహదారులు వంతెనలు నీటి వ్యవస్థలు మరియు పర్యావరణ ఇంజనీరింగ్ వంటి అంశాలు ఉంటాయి సివిల్ ఇంజినీరింగ్ కెమికల్ ఇంజనీర్ రసాయనాలు పదార్థాలు మరియు ప్రక్రియలు అధ్యయనం ఇందులో రసాయన ప్లాన్లు డిజైన్ పెట్రోలియం ఇలాంటివి అన్నీ ఉంటాయి అనమాట తయారు చేయడానికి మరియు పర్యావరణం ఇంజనీరింగ్ వంటి అంశాలు ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ బయట టెక్నాలజీ జీవోలను ఉపయోగించి ఉత్పత్తులను మరియు ప్రక్రియలను అభివృద్ధి చేయడం కదా ఆ అధ్యయనం ఇందులో జున్ను ఇంజనీరింగ్ ఫార్మాసిటిక్స్ అభివృద్ధి వ్యవసాయ పరిశోధన మరియు పర్యావేత్తన రీమడియేషన్ వంటి అంశాలు ఉంటాయి బయట టెక్నాలజీ మరియు మెటీరియల్ స సైన్సు పదార్థాల యొక్క లక్షణాలు మరియు అనువర్తనాలు అధ్యయనం ఇందులో ఇందులో లోహాలు సిరామిక్స్ పోలిమర్స్ మరియు సెమికండక్టర్లు వంటి అంశాలు ఉంటాయి